పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో జనాలగాలనికి విద్య లేకపోవటం వల్ల గుర్తింపు లేదని నేను అనుకోను విద్య ఒక ముఖ్యమైన అంశం అయితే ఇది మాత్రమే అంశం కాదు గ్రామీణ ప్రాంతాలలో జనాభా ఎదురుకునే సమస్యలు చాలా సంక్లిష్టమైనవి మరియు వాటిని పరిష్కరించడానికి విద్యలతో పాటు ఇతర అనేక అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది గ్రామీణమ్ ప్రజలకు ఎదురుకున్న అనేకమైన సమస్యలు మనం చూస్తే పేదరికం గ్రామీణ ప్రజల్లో పేదరికం ఒక ప్రధాన సమస్య వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం తక్కువ ఉండటం ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రజలు పేదరికంలో చిక్కుకోపోతున్నారు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వివిధ కులాలు మతాలు భాషలకు చెందినవారు ఈ అంతర్గత సమఖ్యమైన కారణంగా గ్రామీణ ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి ఇబ్బంది పడుతున్నారు సామాజిక అవినీతి గ్రామీణ ప్రాంతాలలో సామాజిక అవినీతి చాలా ఎక్కువ అధికారులు అవినీతిని భూస్వాముల అధికారం దుర్వినియోగం వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రజలు అన్యాయానికి గురి అవుతున్నారు రవాణా సౌకర్యం కొరత గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం తక్కువ ఉండటం వల్ల గ్రామీణ ప్రజలు పట్టణాలకి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారు దీని వల్ల వారు విద్య ఉపాధి వైద్యం వంటి అవసరాలను తీర్చుకోవటం తీసుకోవడం ఇబ్బంది పడుతున్నారు